హలో నమస్తే మ్యాడమ్ మీరు డాక్టర్ మధుషీలనా మ్యాడమ్ మ్యాడమ్ నాకు మ్యాడమ్ మీరు హాస్పిటల్లో ఉన్నారా మ్యాడమ్ నాకు కొంచెం పన్ను నొప్పి ఉంది మ్యాడమ్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను మీరు ఎప్పుడు ఉంటారు మ్యాడమ్ మ్యాడమ్ నేను కొంచెం ఆఫీస్లో ఉన్న మరి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి నాకు ఆరు గంటలు అవుతుంది నాకు ఈ కుడి వైపున బాగా మం పన్ను నొప్పి వేస్తుంది మ్యాడమ్ మరి ఏమైందో తెలియదు బాగా నొప్పి వేస్తుంది ఇంతకముందు ఎప్పుడు రాలేదు మ్యాడమ్ ఇదే ఫస్ట్ టైమ్ మొదటిసారి వస్తుంది నాకు అవును మ్యాడమ్ అయితే నాకు పుచ్చి పోయిన పన్ను ఉందో లేదో తెలియడం లేదు కానీ రాత్రి అంతా నిద్రపోనివడం లేదు మ్యాడమ్ పన్ను నొప్పి బాగా వస్తుంది దానికి మీరు ఏమన్న అంటే హాస్పిటల్కి నేను మా డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది మీరు ఏమన్న మందు ఇస్తారా మ్యాడమ్ సరే మ్యాడమ్ నేను ఈరోజు ప్రయత్నం చేస్తాను రావడానికి లేదంటే రేపు ఎట్ల అయిన వస్తాను ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ వందనాలు